ఆ చెప్పండి నేషనల్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను ఆ చెప్పండి నేను నేషనల్ స్కూల్ కడప నుంచి మాట్లాడుతున్నాను ప్రిన్సిపల్ని ఆ అడ్మిషన్స్ ఫీజే ముప్పై వేలు దాకా ఉంటుందండి అంతేనండి ఇక్కడ ఇది ఫేమస్ స్కూలు కావాలంటే ఎక్కడైనా అడగండి కడపలో ఇంగ్లీష్ మీడియం బాగా చూసుకుంటామండి ఇది ఇంగ్లీష్ మీడియం స్కూలు కడపలోనే ఫస్ట్ స్కూల్ ఇది మంచి పాపులారిటీగా ఉంటుంది ఎవరినైనా అడగండి చెప్తారు అ ఉంటాయండి అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి పిల్లలకి గేమ్స్ కానీ అన్నీ ఉంటాయి స్టడీస్ కానీ ఆల్ ఆళ్ల్ మేము చెప్తామండి మీరు వచ్చి చేసుకోండి లేదంటే మేమే ఇస్తాము సరే రానండి థ్యాంక్స్ అండి